హలో

మాకు ఈ ఒక బడ్జెట్ అట కార్ కావాలి సార్ మనకి నలుగురు ఐదు మందిమీ ఉన్నాము ఫ్యామిలీలో మేము ఒక మంచి ప్లేసెస్ విసిట్ చేస్తూ ఉంటాము అవును సార్ మేము ఎక్కువ లాంగ్ ట్రిప్పు వెళ్తూ ఉంటాము సార్ వితౌట్ డ్రైవింగ్ చెప్తారా ఎక్కువ ఐదు మంది అవును సార్ లేదు సార్ సిక్స్ సిటర్ ఉంటే ఏమైనా చూడండి సార్ మాకు ఒక బడ్జెట్ వచ్చి సార్ ఇది మాకు వచ్చి ఒక బడ్జెట్ వచ్చి ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్లో కావాలి సార్ మాకు ఒక అవునా సార్ ఏ ఓకే సార్ అది లైఫు సార్ సార్ ఫోర్ ఇంటూ ఫోర్ వస్తుంది సార్ కానీ సిక్స్ మెంబర్స్ కూర్చోడానికి కాదు కదా సార్ ఓకే సార్ మనకి వచ్చి ఒక మైలేజు బాగా ఇవ్వాలి సార్ అలాగే మేము ఆరు మంది ఉన్నాము అవునా సార్ ఎంత సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ ఇది ఎంత వస్తుంది సార్ కారు ప్రైస్ అవునా సార్ ఓ దానిలో ఆఫర్ అంతా ఏమి లేదా సార్ అవునా సార్ వస్తాం సార్ మేము రేపు ఓకే థ్యాంక్ యూ సార్